నేను నా స్నేహితులతో కలిసి వెళ్ళిన ఒక ప్రయాణమే మనాలి ప్రయాణం అక్కడికి మేము ట్రైన్లో వెళ్ళాము మాకు అక్కడికి చేరుకోవడానికి రెండు రోజులు పట్టింది అక్కడి నుంచి మేము మనాలికి బస్సులో ట్రావెల్ చేశాం బస్ దిగాక అక్కడి నుంచి మేము మనాలి నుంచి సేతన్ అనే ఒక టౌన్కి మేము బస్సులో వెళ్ళాము అక్కడ నుంచి అది అక్కడ నుంచి అక్కడి నుంచి మేము వెళ్ళినది సిసు అనే ప్లేస్ అది సేతాన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది సిసు అనే టౌన్కి వెళ్ళడానికి అటల్ అనే టర్నల్ని మనం దాటాలి ఆ టర్నల్ వల్ల అయిత ఈ దారి ఎంతో సులభంగా ఉంటుంది దానివల్ల మనకి సమయం కూడా ఎంతో మిగులుతుంది అక్కడి నుంచి మేము వెళ్ళింది నగర్ అనే ప్లేస్కి నగర్లో మనం ఉండడానికి రూమ్స్ ఎంతో చౌకగా ఉంటాయి నగర్లో ఇంకా ఎంతో అందమైన మబ్బులు చూడొచ్చు మనం అలాగే మనం సేతాన్ అనే ప్లేస్లో అక్కడ ఉన్న లొకేషన్స్ ఎంతో అందంగా ఉంటాయి సిసులో ఉన్న టెంపుల్స్ అండ్ అవి కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి మేము ఎంతో అద్భుతంగా ఆనందంగా అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ఆనందంగా గడిపాము అక్కడికి వెళ్ళడానికి మేము ఎంతో కష్టపడ్డాము అందరం ఒకరికి ఒకరు ఉంటూ సాహాయం చేసుకుంటూ ఎంతో ఆనందంగా అక్కడున్న ఇతరులను గడిపాము అక్కడ మెయిన్గా సేతన్ అనే ప్లేస్ మనాలి పైన ఉంటుంది కానీ అక్కడి నుంచి సిసు కూడా ఎంతో అందమైన ప్రదేశం మనం మన ఫ్రెండ్స్తో మన కుటుంబాలతో ఎవరితో వెళ్ళిన మనం కచ్చితంగా అక్కడ ఎంజాయ్ చేస్తాం అక్కడనుంచి మేము వెళ్ళిన ప్రదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఎంతో అందమైన ప్రదేశం అక్కడున్న మంచు కొండలు మంచు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి అక్కడున్న క్లైమేట్కి మనం ఉండలేము కానీ అక్కడ ఆహారంతో కూడా చాలా కష్టంగా ఉంటుంది అక్కడి నుంచి మేము వెళ్ళినది దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు వెళ్ళాము ఐదు రోజుల తర్వాత మేము అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాం అలాంటిదే మరొక ప్రయాణం మేము వెళ్ళింది గోవా ప్రయాణం గోవా ప్రయాణానికి మాకు పట్టినరోజులు రెండు రోజులు మేము గోవాకి ఐదు మంది వెళ్ళాము కార్లో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బాగా అనే ఒక ప్లేస్కి వెళ్దాం అక్కడ బాగా బీచ్ అనేది ఎంతో ప్రసిద్ధి చెందినది అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా ఎంతో అందంగా ఉంటాయి గోవాలో రెండు ప్రదేశాలు ఉంటాయి ఒకటి సౌత్ గోవా ఒకటి నార్త్ గోవా నార్త్ గోవా ఎంతో పాపులర్ అయినది అక్కడ చాలామంది రష్యన్స్ ఉంటారు అక్కడ మద్యం కూడా ఎంతో చవకగా ఉంటుంది ఎందుకంటే అక్కడనే మద్యం తయారవుతుంది నేను నా స్నేహితులతో ఎంతో ఆనందంగా అక్కడ గడిపాను అక్కడ మేము స్క్యూబా డైవింగ్ అలాంటి వాటర్ ఆక్టివిటీస్ ఎన్నో చేశాము అక్కడ మేము స్క్యూబా డైవింగ్ అయితే ఎంతో ఆనందంగా అనిపించింది సముద్రంలో ఉన్న చాపలన్నీ ఎంతో అద్భుతంగా కనిపించాయి అక్కడి నుంచి మేము చేసింది బనానా రైడ్ అని ఒక రైడ్ అది కూడా ఎంతో అద్భుతంగా ఉన్నది అక్కడి నుంచి మేము ఎంతో దూరం ట్రావెల్ చేసి అంజూనా బీచ్ అని ఒక బీచ్కి వెళ్ళి అక్కడ కూడా ఎంతో ఆనందంగా గడిపాము అందరం కలిసి మంచిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము రాత్రి వేళ అయితే మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకొని అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అలా ఆరోజు గడిపాము అలా దగ్గర దగ్గర ఉన్న ప్రతి ప్రదేశాన్ని మేము చూస్తూ కలిసి ఎంతో ఆనందంగా గడిపాము మేము దిగిన ఫొటోస్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి మేము వెళ్ళినందుకు అందుకు ఎంతో ఆనందంగా అనిపించింది మళ్ళీ వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాము ఈసారి మళ్ళీ కచ్చితంగా నా స్నేహితులతో వెళ్తాను